హలో చెప్పండి ఎవరు అవునండి చెప్పండి ఎవరు మీరు చెప్పండి అవునా అండి చెప్పండి

అన్న ఎక్కడన్న మెదక్ డిస్టిక్లో ఎక్కడ విలేజ్ చెప్పండన్న నాకు అవునా అన్న సరే అన్న మరి ఎప్పుడూ ఇప్పుడు మీరు ఫ్రీగా ఉంటారా అన్న మరి అవునా అన్న కొద్దిగా అది చూడాలన్న పైప్ కొద్దిగా విరిగి విరిగిందా విరిగి ఉండొచ్చు లేదంటే మోటర్లో ఏమన్నా బటను ప్రాబ్లమ్ ఉండొచ్చు చూద్దాం అన్న ఒకేసారి వచ్చిన తరువాత చూద్దాము దాన్నిబట్టి చెప్తా అన్న చెప్తాను నాకు ఇప్పుడు చెప్పలేము ఎందుకుంటే అక్కడ ఏమీ సమస్య ఉందో చూసి చెప్పగలను లేదంటే ఇప్పుడు చెప్పలేను గదా నేను నాకు సమస్య ఏంటో తెలియనిది ఎట్లా చెప్తానన్నా వస్తాను ఇప్పుడు నేను ఒక గంటలో వస్తాను నేను వేరే పనిలో ఉన్నా ఒక గంటలో వస్తా ఎక్కడన్న చేనులోనేనా చేనులో దగ్గరేనేనా మీ ఇంటికి

అవునా సరే అన్న అవునన్న నాకు వేరే కాల్స్ కూడా వచ్చినాయి మీ ఊరు నుంచి అదే ప్రాబ్లమ్ అని చెప్పారు సరే అన్న మ్యాగ్జిమమ్ ఏం ప్రాబ్లమ్ ఉండదు అక్కడ అక్కడ మోటరు దానిలోనే ఉండచ్చు ఏదన్నా బటన్ సరే అన్న మరి వస్తున్నా నేనొక ఒక వన్ అవర్లో వస్తున్నా ఉండండన్న మీరు అక్కడనే ఉండండి వస్తున్నా వచ్చి కాల్ చేస్తా

సరే సరే వస్తున్నా వస్తున్నా సరే అన్న బాయ్